హలో నమస్తే సార్ అది సింధు ట్రావెల్స్ ఏజెన్సీ నా ఏంటి సార్ ఇలా చేశారు నేను నా కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా మరియు ఆనందంగా మేము తిరగాల్సిన ప్రదేశాలు అన్ని పర్యటించాలి చాలా ఆశపడినాము కానీ మేము అనుకున్నవన్నీ కూడా తిరగబడినాయి అసలు ఎందుకు ఇలా చేశారు అసలు చెప్పాలంటే మీ ట్రావెల్ ఏజెన్సీ అంటే మాకు ఒక మంచి అభిప్రాయం ఉండేది దీంతో ఆ మంచి అభిప్రాయం కాస్త చెడ్డదిగా మారింది మీరు మాతో పంపిన మీ ట్రావెల్ కారు ఈ యొక్క పరిస్థితి అసలు బాగోలేదు అసలు ఇలాంటి వాహనం మాకు ఇస్తారని అనుకోలేదు ఈ ఆ కారులో సరిగ్గా కూర్చోవడానికి సీట్లు సరిగ్గా లేవు చినిగిపోయి ఉన్నాయి ఇది చెడు వాసన కూడా వస్తుంది ఆ సీట్లలోని రింగులు మాకు గుచ్చుకున్నాయి ఆ కారుకి అసలు యాక్షన్ లేదు దానితో మా కుటుంబ సభ్యులలో కొందరికి వాంతులు అయ్యాయి అదేకాక ఆ కారుకు దారి మధ్యలో పంచర్ ఒకటి మా మెకానిక్ దాంతో ఏంటి మా పర్యటన మీద విరక్తి కలిగి దాని మధ్యలోనే నుండి వెనక్కి వచ్చేసాము ఇంకోసారి మీ ట్రావెల్స్లో కారు తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నాము